భారతదేశంలో కరాక కళాకారులు సంబంధించిన అంశం కీలకమైనది ఇందులో గంగిరెద్దులాట జోగాట గంగర నృత్యం ఒగ్గు కథ చిందు భాగవతం లాంటి కళలతో పాటు మొదలైనవి కళాకారుల గురించి తెలుసుకోవాల్సి ఉంటుంది ఒగ్గు కథ ఒగ్గు కథ అనేది అచ్ఛమైన భారతదేశం పదం శివుడి చేతిలో ఢమరుకాన్ని ఒగ్గు అని పేరు ఒగ్గు అంటే త్రినేత్రుణ్ణి శివుణ్ణి ప్రార్ధించడం లేదా వేడుకోవడం అని అర్ధం ఒగ్గు కథల్ని భారతదేశంలో గొల్ల కురంలో తమ కుల పురాణంగా భావిస్తారు కరముల కులానికి చెందిన వారు ఈ ఒగ్గు కథని ప్రదర్శిస్తారు ఒగ్గు కథ ప్రదర్శించిన ప్రపంచ ప్రసిద్ధి గాంచిన కళాకారులే మిద్దెరాయి చుక్క సత్తయ్య చింగు భాగవతం మాదిగ కులంపై ఆధారపడి డొక్కల వారి ప్రదర్శిస్తాడు చింగు భాగవతం ఎల్లమ్మను ఆరాధ్య దైవంగా కొలుస్తారు పజ్జెనిమిది మంది కళాకారులని ఈ ప్రదర్శన ఎల్లమ్మ దర్శనంతో ప్రారంభమవుతుంది చింగు భాగవతం పాత్ర హాస్యంకు పరిచయం చేస్తే పాత్ర ప్రముఖమైనది నల్గొండ జిల్లా లో చెందిన గడ్డమ రా పాలేరు మండలంలో సాయిగుడని పి చెందించిన వారు గంగిరెద్దులాట గంగిరెద్దులను ఆడించే వారు పూజ గొల్ల కులానికి చెందిన వారు ఒక గంగిరెద్దు ముగ్గురు వ్యక్తులు ఉంటారు ఒక్కరు గంగిరెద్దు ఆడిస్తే మరొకరు డోలు వాయిస్తారు మూడో వ్యక్తి సన్నాని వాయిస్తాడు సాధారణంగా వీరు డిసెంబర్ జనవరి ఫిబ్రవరి నెలలో ఎక్కువ ప్రదర్శించే చేస్తారు జోగాట హరిజనులు ఒక తీగకు సంబంధించిన వారు ఈ జోగు వారు వీరు సంతోష సమయాలలో వేడుకలు ఉత్సహాలు పడే కాకుండా తమ జాతి వారైనా మరణించినప్పుడు కూడా డప్పులు వాయిస్తూ నృత్యం చేస్తూ పిండోత్పత్తి క్రమం వర్ణిస్తారు భారతదేశంలోని ఇది పగటి వేషాలలో ఒక రకం పిట్టల దొర వేషాలు సమ సామాజంలో ఉన్న చెడు విషయాల గురించి హాస్యం వ్యంగ్యంగా రూపం ప్రదర్శిస్తుంది గంగల నృత్యం ఇది చాలా ప్రాచీన జానపదం నృత్యం నాటి నాటిక ఒకటి తలపై కుండలు పెట్టుకొని నృత్యం చేస్తారు దీన్ని గాన నృత్యం అని పిలుస్తారు ఇది మన దేశంలోని ప్రాంతంలో ఎదో ఒక రూపంలో ప్రదర్శనమవుతుంది స్త్రీ పురుషులు ఇద్దరు ప్రదర్శించడానికి అనువైన కళారూపం డప్పు నాట్యం భారతదేశంలో పరిమితమైన రసవర్తన నాట్యం వెయ్యిన్ని ఐదువందల ఇరవై మంది ఉన్న నాట్య బృంధం కాళ్ళకు గజ్జెలు కట్టి డప్పులు వాయిస్తూ నాట్యం చేస్తారు నేల నృత్యం నేల నృత్యం భా భారతదేశంలో మన ప్రాంతంలో బాగా ప్రచారం ఉంటుంది అడవి జాతులు కోయ తెగలకు చెందిన మహిళలు ఈ నృత్యం చేస్తారు ఈ నృత్యాలు రేలా చెట్టు క్రింద నలుగురి కంటే ఎక్కువ మంది కోయ స్త్రీలు చేస్తారు అందుకే దీన్ని రేలా నృత్యము అని పేరు వచ్చింది